మా సంస్కృతిలో రుతుక్రమం ఒక సహజ ప్రక్రియగా పరిగణించబడుతుంది అయితే కొన్ని సాంప్రదాయాలు మరియు నియమాలు ఉన్నాయి ఇవి రుతుక్రమం సమయంలో ఆడవారిపై ఆమోదించబడతాయి బహిస్టు సమయంలో ఆడవారు కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది ఈ నియమాలు సాధారణంగా శుభ్రత మరియు ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించబడ్డాయి ఆడవారు ముక్కు నోరు మరియు కళ్ళు మూసు మూసి ఉంచుకోవాలి ఆడవారు శుభ్రమైన వస్త్రాలను ధరించాలి ఆడవారు శుభ్రమైన నీటితో స్నానం చేయాలి ఆడవారు పురుషులతో కలవకూడదు ఆడవారు మసీదులను సందర్శించకూడదు ఈ నియమాలు కొన్నిసార్లు ఆడవారిని కష్టపడేలా చేస్తాయ్ ఉదాహరణకు పురుషులతో కలవకూడదనే నియమం ఆడవారిని సామాజిక వివిక్తం చేస్తుంది అయితే ఈ నియమాలు కొన్ని కారణాల వల్ల కూడా ఉంటాయి రుతుక్రమం సమయంలో మహిళలు రక్తస్రావం అవుతారు ఈ రక్షణ ఈ రక్తం శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం రుతుక్రమం సమయంలో పురుషులతో కలిసి ఉండటం ద్వారా మహిళలు పురుషులకు రక్తస్రావం ద్వారా సంక్రమించే వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది నేను ఈ నియమాలను అనుసరిస్తాను కానీ కొన్నిసార్లు అవి నాకు కష్టంగా అనిపిస్తాయి నేను ఈ నియమాల గురించి మరింత అవగాహన పెంచుకోవాలని కోరుకుంటున్నాను తద్వారా నేను వాటిని ఎందుకు అనుసరించాలి అవి నాకు చాలా బాగా అర్థం అవుతాయి రక్త్ రుతు రుతుక్రమం గురించి పరిశుభ్రత మరియు ఆరోగ్యంపై మా సంస్కృతిలో తగినంత అవగాహన లేదు చాలామంది మహిళలు రుతుక్రమం గురించి తప్పుడు అవగాహన కలిగి ఉన్నారు ఉదాహరణకు కొంతమంది మహిళలు రుతుక్రమం సమయంలో స్నానం చేయడం ముఖ్యం కాదని నమ్ముతారు ఇది చాలా తప్పుడు అవగాహన రుతుక్రమం సమయంలో శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం నేను ఈ అవగాహనలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నాను నేను ఇతర మహిళలతో రుతుక్రమం గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను నేను రుతుక్రమం గురించి సరైన అవగాహన అందించడానికి కూడా ప్రయత్నిస్తున్నాను